ఇష్టమైన పాటలు అంటే గంగోత్రిలో గంగోత్రిలో పాటలు అన్నీ ఇష్టము అసలా గంగ అన్న పాట ఎంత బాగా అనిపిస్తుందో అవి నేను ఫోన్ లో పెట్టుకుంటాను ఇయర్ పార్ట్ లో పెట్టుకొని ఎక్కువ సౌండ్ పెట్టుకొని బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనసు హాయిగా ఉంటుంది నువ్వు పూలరంగడులో సినిమా కూడా చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంటాయి వినడానికి రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా ఆ సాంగ్ అయితే నేను అస్సలు మర్చిపోలేను ఆ సాంగ్ చాలా బాగుంది ఇంకా ఇంకో సాంగ్ బేబీ మూవీలో రీసెంట్ గా వచ్చినవి ఓ రెండు ప్రేమ దేశాలీలా చూశాయి వాన లా ఆ సాంగ్ అయితే ఇంకా ప్రతిరోజు వింటానే ఉంటాను ఇంకా నా మొబైల్ లో ట్యూన్ కూడా అదే పెట్టుకున్నాను ఇంకా సాంగ్స్ అంటే అన్ని ఫేవరెట్ గానే ఉంటాయి కానీ మనసుకు హత్తుకొని కొన్ని ఆ కొన్నింట్లో ఇది ఒకటి